నమస్కారమండి అంటే ఈ విజయవాడ ప్లేస్ మాకు చోటు తెలీదండి

అంటే ఏమేం ఏమేమి ఉంటాయండి ఇక్కడ చూడటానికి అంత బాగా

అంటే మరి సౌకర్యాలు సౌకర్యాలు ఉంటాయా అండి అక్కడ ఉండటానికి

మరి అక్కడ ఉండటానికి అన్ని ఉంటాయా అండి

అదే మొత్తం ఎంత పడుతుందండి అన్ని చూడటానికి సరే సరే అండి ముందుగా దుర్గ గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి ఇదే దారిలో ఉందన్నారు కదా వెళ్దాం అండి ధన్యవాదాలు